మా ప్రాంతంలో అయితే ఎక్కువ దిగుబడి ఇచ్చే పంట ఏంటి అంటే అండి ఈ ధాన్యం ధాన్యంతో పాటు ఇంకా చిరుధాన్య పంటలు కూడా ఉన్నాయండి వాళ్ళకు ఏంటి అంటే కందిపప్పు అదొకటి నెక్స్ట్ వేరుశనగ గుళ్ళు ఇవి ఏంటి అంటే అధిక అధికంగా ఏంటి అంటే మాకు లాభాలని అందిస్తాయి అండి ఎందుకంటే పట్నాల్లో ఈ బియ్యము అనేది ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం ఎందుకంటే వాళ్ళు పండించుకోలేరు అలాగే ఈ ఈ ప్రతి ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలు నెక్స్ట్ ఇవి కూడా ఏంటి అంటే చాలా రకాల ఫ్యాక్టరీలు ఏంటి అంటే వేరుశనగపప్పును కూడా నూనె తీయడానికి అలాగే ఏవో తిండి పదార్థాలు పిల్లలకి తిండి పదార్థాలు తయారు చేయడానికి వాటికి వీటికి ఎంతో వినియోగిస్తూ ఉంటారు అండి అలాగే కాకుండా ఏంటి అంటే మీ మా ప్రాంతంలో ఉత్తమంగా దిగుబడి ఇచ్చే పంట ఇది అండి ఎందుకంటే అది భూసారాన్ని బట్టి అక్కడున్న ఆ మట్టిని బట్టి ఆ మట్టిలో ఉన్న సారాన్ని బట్టి ఏంటి అంటే మా ప్రాంతంలో అయితే ఎక్కువగా దిగుబడి ఇచ్చే పంట అయితే ఈ ఒకటి వరి ధాన్యం అండి రెండోది ఏంటి అంటే వేరుశనగలు